మే ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఒకటి సెప్టంబర్ పంతొమ్మిది జులై తొమ్మిది ఆగస్ట్ ఎనిమిది ఇంకా చాలా డేట్లు నాకు ముఖ్యమైనవి వీటిలో ఈ డేట్లలో నాకు ముఖ్యమైన పండుగలు ఇంకా పుట్టిన రోజులు ఉన్నాయి అందుకని నాకు ఈ డేట్లు బాగా గుర్తుకు ఉంటాయి ఈ డేట్లని మరవడం చాలా కష్టం